స్థానిక మొక్కలు అంటే ఏంటంటేనండి గులాబీ పువ్వులు ఎక్కువగా ఇక్కడ ఉంటాయండి మంచి కలర్ఫుల్ గులాబీలు మేమైతే రాజమండ్రి దగ్గర కడియం నుంచి తెప్పించుకుంటాం అన్నమాట అక్కడ మాకు తెలుసున్న వాళ్ళు ఉన్నారు గుంటూరుకి తీసుకు రమ్మంటే తీసుకొస్తారన్నమాట అవి కూడా చాలా బాగా పెంచుకుంటామండి అలాగే మా తోటలో అయితే అరటికాయలు ఉంటాయి కదండి అదే మా అమృతపాణి చక్కెర కేలి అరటి పండ్లు అవి అయితే నండి ఇక్కడ క్లైమేట్కి బాగా పెరుగుతాయి అండి చిన్న పిలక తెచ్చుకొని వేసుకుంటే చుట్టూ బోలెడన్ని అరటి మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట కానీ ఏంటంటే ఒక గెల అయిపోయాక ఆ చెట్టును కొట్టేసి పడేస్తారు అన్నమాట అండి ఎందుకంటే అరటి చెట్టు ఒకటే ఉం ఒక గెల కాసిన తర్వాత దాన్ని ఇంక ఉంచకూడదు అనేసి ఒక నమ్మకం అయితే ఉంటుంది అన్నమాట అలాగే బంతి పూలండి బంతి పువ్వు కూడా నిత్యము మేము మందు కొట్టించి బాగా పెంచుకుంటామండి అలాగే ఇక్కడ స్థానికంగా ఉండేవి అయితే మంచి డిసంబరం పువ్వులు ఇంకాచంద్రకాంత పూలు ఇవి కూడా బాగా కాస్తయండి